సామజిక మాధ్యమంలో నేను ఎక్కువగా డ్యాన్స్ వీడియోస్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ప్రతి ఒక్కరు కొత్త కొత్త స్టెప్స్ కొత్త కొత్త సాంగ్స్ యొక్క స్టెప్స్ అనేది ట్రెండ్ అవుతుంది కాబట్టి నేను ఎక్కువగా సామజిక మాధ్యమం చూడడానికి ఎక్కువగా ఇష్టపడతాను ఎస్పెషలీ నృత్యం అయితే ఒక్కొక్క పాటను బట్టి ఒక్కొక్క స్టెప్స్ ఉంటాయి కొత్త కొత్త పాటలకు కొత్త కొత్త స్టెప్స్ మళ్ళీ సామాజిక మాధ్యమంలో కొత్త కొత్త స్టెప్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి ఏ పాటకు తగ్గ ఆ పాట స్టెప్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి ఎప్పుడూ వీడియోస్లో డ్యాన్స్ అనేది ట్రేండింగ్గానే ఉంటుంది అందుకే నేను డ్యాన్స్ వీడియోస్ తీసి సామజిక మాధ్యమంలో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ ఛానల్ షార్ట్స్లో పెట్టడానికి చాలా ఇష్టపడతాను ఎందుకంటే అలా పెట్టడం వల్ల మనకి పేరు వస్తుంది పేరుతో పాటు ఇంత మనీ కూడా వ ఫేమస్ అవుతాం ఫేమస్ అవడంతో పాటు ఇంత మనీ సంపాదించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నేను సామాజిక మాధ్యమంలో నేను డ్యాన్స్ వీడియోస్ పెట్టడానికి నేను ఇష్టపడతాను మళ్ళీ అది వేరే వాళ్ళు చూస్తే కూడా వేరే వాళ్ళు మీరు ఎంత మంచిగా చేస్తున్నారు అన్న పేరు అనేది కొంచెం గు గుర్తింపుగా ఉంటుంది అందుకే నేను ఆ వీడియోస్ పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడతాను ఎంత వినోదంగా కూడా ఉంటుంది